హలో మర్యామి గుడ్ ఈవినింగ్ నేను మీ టీచర్ని మాట్లాడుతున్నాను ఏం చదువుతున్నావమ్మా అవునా నీ గోల్ ఏంటమ్మా వెరి గుడ్ వెరీ గుడ్ అమ్మ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదమ్మా ఫిజిక్స్ బాగా చదువుకోమ్మా మంచి మార్క్స్ తెచ్చుకో నీ టెన్త్ క్లాస్లో మార్క్స్ ఏంటమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటమ్మా ఫ్యూచర్లో ఏమైనా బిజినెస్ చేయాలని కానీ ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ ఏంటమ్మా ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తున్నారామ్మా అవునా అవునా మీ ఇంటర్ మార్క్స్ ఏంటమ్మా ఓకే ఓకేమ్మా అన్ని అన్నింట్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నావ్ బాగా చదువుకో ఫ్యూచర్లో మంచి సిటిజన్గా ఉ ఉండడానికి ప్రయత్నించు బాగా చక్కగా కాన్సన్ట్రేషన్ చేసి చదువు మీద బాగా చదువుకోమ్మా ఫ్యూచర్లో జనరేషన్ అంతా యూత్ అంతా కాన్సన్ట్రేషన్ లేకుండా చాలామంది చదువుకుంటున్నారు కాన్సన్ట్రేషన్ పెట్టి చదివినట్లయితే మంచి స్థానంలో ఉండడానికి బాగుంటుంది మీ పేరెంట్స్ని మీ పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్లు బాగా చక్కగా చదువుకోమా ఓకే అమ్మా ఉంటానమ్మా ఓకే అమ్మ